ఆట స్థలాలను శుభ్రంగా ఉంచడం గుర్తించుకోవాలి పిల్లలు తరచుగా చేతులు కడుకోవాలి అని నేర్పించండి చేతులు కడుకోవడం అనేది అపరిశుభ్రత నుండి రక్షించుకోవడానికి చాలా ముఖ్యమైన మార్గం మీ పిల్లలకు చేతులు కడుకోవడం ఎలాగో నేర్పించడానికి మీరు వారికి ఒక పాట లేదా చిన్న కథను ఉపయోగించి చెప్పవచ్చు పిల్లలకు వ్యాక్సిన్లు వేయించడం వ్యాక్సిన్ పిల్లలను తీవ్రమైన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి పిల్లలకు అవసరమైన అన్నీ వ్యాక్సిన్లను పొందడానికి వైద్యుడితో మాట్లాడాలి పిల్లలను ఇతర పిల్లలతో కలుసుకోవడానికి అనుమతించే ముందు వారి ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం ఇతర పిల్లలతో కలుసుకోవడం వల్ల పిల్లలు జబ్బు పడే అవకాశం కూడా ఉంది పిల్లలకు జబ్బులు లేదా ఇతర వ్యాధి లక్షణాలు ఉంటే వారు ఇతర పిల్లలతో కలుసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి ఈ చర్యలు తీసుకోవడం ద్వారా అప్పుడే పుట్టిన పిల్లలకు పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో సహాయపడవచ్చు